నమస్కారమండి మాకు ఒక కారు లేదా ట్యాక్సీ అద్దెకు కావాలి ఎందుకంటే మేము మా కుటుంబ సభ్యులు ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నామండి దానికోసం మాకు ఒక కార్ లేదా ట్యాక్సీ కావాలండి మేము వెళ్ళాలనుకుంటున్న ప్రదేశం భద్రాచలం అక్కడ రాములవారి గుడిని దర్శించుకుందాము అనుకుంటున్నాం మీరు కారు కిలోమీటర్కి ఎంత ధర తీసుకుంటారు ఇంకా రోజుకి ఆ కారు మాతో ఉన్నందుకు రోజుకి ఎంత ధర పడుతుంది ఇవన్నీ మీరు నాకు చెప్పండి మేము అక్కడ ఒక ఐదు రోజులు ఉందాము అనుకుంటున్నామండి ఒక రోజుకు వచ్చేసి మీరు ఎంత విలువ ఎంత ధర తీసుకుంటారు కిలోమీటర్కి ఎంత మేము మీకు డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ లెక్క చూసి మీరు మాకు చెప్తే మేము ఆ ట్యాక్సీని లేదా కార్ని బుక్ చేసుకుందాము అనుకుంటున్నామండి ట్యాక్సీకి కానీ కార్కు కానీ ఎటువంటి డ్రైవరు అవసరం లేదండి మేమే స్వతహాగా డ్రైవ్ చేసుకుంటాము దీనికి సంబంధించిన వివరాలు మీరు నాకు చెప్తారని కోరుకుంటున్నాను ధన్యవాదములు మీరు చెప్పిన వివరాలన్నీ నేను ఏకీభవిస్తున్నాను అదే విధముగా ఆ కారుని బుక్ చేసుకుంటున్నాను